నేనైతే ఇప్పటికి కూడా మర్చిపోలేను అండీ నేను ఈత కొడుతున్నప్పుడు ఎన్నోసార్లు ఎన్నోసార్లు నేనైతే మునిగిపోవడం జరిగింది కొన్నిసార్లు అయితే నేను ఇక్కడ మునిగిపోయి అక్కడ తేలనండి చాలా సార్లు ఇవన్నీ కూడా నేను కొన్ని అడ్డంకులు కింద నేను పేరుకొనగలను ఎందుకంటే ఒకసారి ఎందుకంటే మనకు తెలుసు కదా అండీ చెరువు అనేసరికి ఆటు పోటు కూడా ఉంటాయి నేను ఒకానొక సమయంలో ఏం చేశానంటే అందరితో కలిపి నీటిలో దిగిపోయాను నాకు ఇంకా ఈత వచ్చు కానీ మరి అంత బాగా రాదు సో అందరూ లోపలికి వెళ్తున్నారు అని చెప్పి నేను కూడా వెళ్ళడం జరిగింది ఆ టైంలో నేనైతే అక్కడ పోటు అయితే ఎక్కువ ఉందండీ దానివల్ల ఏంటంటే నాకు ఈతలేకపోయాను నేను అనుకున్నాను అయిపోయింది నా పని అనుకున్నాను కానీదగ్గరలో అన్నయ్య వెంటనే నన్ను పట్టుకోవడం జరిగింది సో ఇవన్నీ కూడా నేను ఎదురుకున్న కొట్టిన కొన్ని కఠినమైన అడ్డంకులు అండీ వాటిని ఎలా అధిగమించానంటేనండీ ఇంకా అదే ఇంకా తినగా తినగా వేమైతే ఎలా చేదవుతుందో చేదు ఎలాగైతే తీపి అవుతాదో అలాగే ఇది కూడా అండీ మేము అలాగా ఈత కొట్టగా ఈత కొట్టగా ఈత కొట్టగా ఇంకా అవన్నీ కూడా అయితే అలవాటు అయినాయండీ